భారతదేశ ప్రజలు తమ సృజనాత్మకత మరియు కళాత్మక నైపుణ్యాలను వివిధ మార్గాలలో వ్యక్తి పరుస్తారు భారతదేశంలోని ప్రజలు దశాబ్దాలుగా దృశ్యకళల్లో ప్రావీణ్యం సాధించారు ప్రాచీన కాలంలో భారత దేశ ప్రజలు శిల్పం చిత్రలేఖనం మరియు తాపీ వంటి దృశ్యకళల్లో ప్రసిద్ధి చెందారు నేటికీ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రసిద్ధి చిత్రకారులు శిల్పాలు మరియు ఇతర దృశ్య దృశ్యకళాకారులు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో సంగీతం మరియు నృత్యం చాలా ముఖ్యమైన భాగం ఆంధ్రప్రదేశ్కు అనేక ప్రసిద్ధి సంగీత శైలులు మరియు నృత్య కళలు ఉన్నాయి ఉదాహరణకు కర్ణాటక సంగీతం మరియు భరతనాట్యం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందాయి ఆంధ్రప్రదేశ్ సాహిత్యంలో కూడా గొప్ప సాంప్రదాయాన్ని కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్కు అనేక ప్రసిద్ధి కవులు రచయితలు మరియు ఇతర సాహిత్యకారులు ఉన్నారు ఉదాహరణకు కవి కోకిల వెంకటరాయుడు మరియు శ్రీశ్రీ ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ప్రసిద్ధి సాహిత్యకారులు ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారులు కూడా చాలా ముఖ్యమైన భాగం ఆంధ్రప్రదేశ్కు అనేక ప్రసిద్ధి హస్తకళాలు ఉన్నాయి వీటిలో బొమ్మల తయారీ చెక్కపని కళా వస్తువులు తయారీ మరియు ఇతర హస్తకళలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తమ సృజ సృజనాత్మకతను మరియు కళాత్మక నైపుణ్యాలను వ్యక్తపరచడానికి అనేక మార్గాలను కనుగొన్నారు ఈ కళలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన సంస్కృతిని మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి